సురేష్ ట్రావెల్స్కు నమస్తే సార్ మీ ట్రావెల్స్లో కార్లు ఏ ప్రదేశానికైనా వెళతాయా లేక కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమా ఎందుకు అడుగుతున్నాను అంటే మీ ట్రావెల్ కార్స్ ఎక్కడికైనా వెళతాయని విన్నాను మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల ఇరవై ఒకటిన బయలుదేరి కొన్ని ప్రదేశాలు చూసి తిరిగి రావాలని అనుకుంటున్నాము అందువలన మీ ట్రావెల్ చాలా మంచిదని మేము విన్నాము అందుకనే ఇక్కడికి వచ్చాము మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే తణుకు నుండి బయలుదేరి రంపచోడవరం మారేడుమిల్లి ఆ యొక్క ప్రాంతాలలో ఒకరోజు ఉండి అక్కడ ప్రదేశాలన్నింటినీ చూసి ఆరోజు రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి సీలేరు లంబసింగి ఆయొక్క ప్రాంతాలలో తిరిగి ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం సీలేరు లంబసింగి ఆ ప్రాంతాల్లో చూడవలసినటువంటి ప్రదేశాలు అంటే వాటర్ఫాల్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆయొక్క ప్రాంతాలన్నింటినీ చూసి ఆరోజు రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడి నుండి విశాఖపట్నం బయలుదేరిన తరువాత విశాఖపట్నం వెళ్ళగానే అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో బస చేసి మరుసటి రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వైజాగ్లో ఉన్నటువంటి చూడవలసినటువంటి ప్రదేశాలను అన్నింటినీ చూసి ఆ రాత్రికి అక్కడే రూమ్లో బస చేసి ఉదయాన్నే అక్కడి నుండి అరకు బయలుదేరి అక్కడ రెండు రోజులు ఉండు లాగున ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆరోజు అంతా అక్కడే బస చేసి రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అరకులోని అన్ని ప్రదేశాలను చూసి మళ్ళీ తిరిగి హోటల్కి వెళ్ళీ ఆ రాత్రి అంతా అక్కడే బస చేసి మరుసటి రోజు అరకు వ్యాలీ అక్కడ ఉన్నటువంటి మంచి ప్రదేశాలన్నింటినీ చూసి రావాలని అనుకుంటున్నాము అందువలన ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి రావడానికి మాకు ఎంత అవుతుందో మీరు తెలియజేయగలరు మీ దగ్గర ఏ ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో మాకు తెలియజేయగలరు మాకైతే టాటా

కావాలని అనుకుంటున్నాము అది కూడా టాటా హరియర్ సెవెన్ సీటర్ అయితే బాగుంటుందని అనుకొనుచున్నాము అది కాకుండా ఇన్నోవా అయితే ఎంత అవుతుంది హరియర్కు ఇన్నోవాకు మధ్య తేడా ఎంత అనేది మీరు మాకు తెలియ చేయగలరని ఆశపడుతున్నాము హరియర్ ఎక్కువ అయితే ఇన్నోవాలో వెళ్ళడానికి మేము సిద్ధముగా ఉన్నాము